ప్రస్తుత కాలంలో బ్యాంకింగ్ వ్యవస్థ అనేది చాలా ఎక్కువగా వాడుతున్నారు ఒకప్పుడు అయితే డబ్బులు తీయటానికి వేయటానికి బ్యాంకుకి వెళ్ళాల్సి వచ్చేది కానీ ఇప్పుడు బ్యా డబ్బులు తీయటానికి మనము ఎక్కడైనా సరే షాపింగ్ చేసినప్పుడు కానీ ఆస్పత్రిలో కానీ ఎక్కడైనా సరే మనము మనకున్న డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా మనము డబ్బులు చెల్లించవచ్చు ఎక్కువగా డెబిట్ కార్డ్ ద్వారా నేనైతే డబ్బులు చెల్లిస్తూ ఉన్నాను అదేవిధంగా అకౌంట్లో అమౌంట్ వేసుకోవడానికి రూపే కార్డు ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ వీసా రూపే కార్డ్లు కూడా ఎక్కువగా వాడుకలో ఉన్నాయి అంతేకాకుండా క్రెడిట్ కార్డ్ అనేది ముందుగా మనం డబ్బులు తీసుకోని నలఫై ఐదు రోజుల తర్వాత వాళ్ళు కట్టేలాగా మనకి కార్డు ఇస్తారు ఈ కార్డు కూడా ఎక్కువగా మనం వాడుకోవచ్చు